ఉన్నాయండి మీకేం కావాలి

కొంచెం గట్టిగా మాట్లాడండి ఫ్రెష్షువి కావాలా మీకు ఎట్లా ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము అందజేస్తాం మీకు ఉంది మా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది డోర్ డెలివరీ పడుతుంది ఆ సర్వీస్ ఛార్జ్ పడుతుంది అట్లాంటివి ఎందుకుంటాయి మంచి మాల్ ఉంటుంది పెట్టండి వంకాయ కిలోకు నలభై రూపాయలున్నది నాలుగొందలు కాకరకాయకు కిలోకే వంద రూపాయలు ఉన్నది మరి కూరగాయలు మీరు షాపింగ్ మాల్కొచ్చినారా చీరలు జాకెట్లు కొంటే మీకు డిస్కౌంట్ ఇస్తారు గానీ ఇంకా కూరగాయలకిస్తరా కొత్తిమీర పావుకిలో అరకిలో మందం వేయిస్తాం అదే అనుకోవాలి మరి మీరు రేట్ ఏం తక్కువుంటుంది ఓ వంద రెండు వందల అటు ఇటుగా అంతే మరి

సుందరసాల రావి చెట్టు మరే ఇందాల వెళ్తుందా బండి అబ్బో గా బాగా దూరం అవుతోందిగా మరి

మేము మీరు దొరుకుతారా మరి అదే మరి అక్కడ స్టార్ట్ చేసుకుంటడు మళ్ళొచ్చి అక్కడ్నే ఆపు చేసుకుంటాడు మరి ఎందుకంటే మరి

వంటలు చేసేటోళ్ళు ఉన్నారు గానీ ఇక మీరు వీనిలోనే డిస్కౌంట్ అడుగుతారు మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పింటే మళ్ళా అందులో కూడా అడుగుతారు

రావు రావు చేసేటోళ్ళుంటారు గానీ గీ కూరగాయాలల్లోనే మీరు డిస్కౌంట్ అడిగినారు ఇక వాళ్ళను ఓ రెండు వేలుకొస్తారంటే మళ్ళీ వెయ్యి రూపాయలకి రమ్మనండి అంటారు మీరు అట్లయితే వాళ్ళొస్తారా ఏ టైంకి కావాలి మీకు కట్ చేసిరావు మీరే కట్ చేసుకోవాలె మీరే కట్ చేసుకోవాలి

అంతేనా సరే మీ పేరు చెప్పండి ఊరు ఎప్పుడు ఎప్పుడి వరకు కావాలి కూరగాయలు టైం ఓకే పంపిస్తాం